గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా పరిశుభ్రంగా ఉండవు ఎందుకంటే అక్కడ అక్కడ ప్రాంతాలలో పశువులు పక్షులు అంటే ఆవులు గేదలు మేకలు గొర్రెలు కోళ్ళు కుక్కలు మొదలైన జంతువులు అపరిశుభ్రం చేస్తాయి మురికి నీరు వెళ్ళడానికి చోటు లేక డ్రైనేజీలు అక్కడక్కడ మురికి నీరు నిల్వ ఉం ఉంటాయి ఆ మురికి నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు క్రిములు గుడ్లను పెట్టి పొదుగుట వలన క్రిములు దోమలు ఎక్కువగా పెరుగుతాయి పల్లెటూర్లో ప్రజలు అనారోగ్యానికి ఎక్కువగా గురవుతారు వారికి ప్రభుత్వ హాస్పిటల్లో దూరంగా ఉండటం అంటే వాళ్ళకి అందుబాటులో లేకపోవడం వలన వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళే అవకాశం తక్కువ తర్వాత కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు వర్షం పడినప్పుడు కొండ చెరువుల నుండి నీరు కాలువలోకి ప్రవహిస్తూ కోతకు గురవుతాయి వాహనాలు వచ్చే ర వాహనాలు వచ్చే రోడ్లు కోతకు గురి అవుతాయి దీని వలన ప్రజలకు రోడ్డు సమస్యలు ఏర్పడతాయి పల్లెటూర్లో ప్రతి వస్తువు దొరకదు కావున వారికి అనేక ఇబ్బందులు వస్తాయి వాహనాల రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే పల్లెటూర్లలో రోడ్డు సమస్యలు ఎక్కువగా ఉంటాయి చదువుకోని వ్యక్తులు ఎక్కువగా ఉండటం వలన వారికి అవగాహన కల్పించాలని కోరుతున్నాను